మా యొక్క సంస్కృతిలో ప్రధానంగా వృత్తి చేతిపనులు కులాన్ని బట్టి మంగలివాళ్ళు జుట్టు కత్తిరించటం వడ్రంగి వాళ్ళు పొలము పనులు చేయటానికి కావాల్సిన కొడవళ్ళని గొడ్డళ్ళని నాగళ్ళని తయారు చేయటం చేనేత వృత్తి వారు మగ్గాల మీద వస్త్రాలను నేయటం మాదిగ వృ వృత్తి చేస్కునే వాళ్ళు తోలుతో తయారయ్యే వస్తువల్ను తయారు చేయటం మరియు